మా ఇంటిని నేను ఊడుస్తాను తుడుస్తాను మా ఇంటిని నేను ఊడవడానికి ఒక తడి బట్ట వాడుతాను ఆ తడి బట్ట ద్వారా ఆ తడి బట్టని ఒక కర్రకు కట్టి నీటిలో ముంచి మూడు గదులని నేను తడిబట్టతో తుడుస్తాను దాని ద్వారా సూక్ష్మమైన క్రిములన్ని ఆ బట్టకు అంటుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోతాయి మా ఇంటిని నేను తుడవడానికి నేను వాడేది చీపురు ఆ చీపురుతో రోజుకు రెండు సార్లు మా ఇంటిని తుడుస్తాను తుడ నాకు ఆ చీపురు కర్రని చివరలో ఒక మెత్తటి బట్ట ఉంటుంది బట్ట పట్టుకోవడానికి వీలుగా ఉండే బట్ట ఇంకా దానిని ఆ చివర ఉండే పుల్లలతో నేను తుడుస్తాను మా ఇంటి నేలపైన ఆవు పాడ అలుముతాను ఆవు పేడ అనేది ఒక సహజ శుభ్రత చేసే ప్రక్రియ మా పూర్వీకుల నుండి నాకు అది అలవాటైపోయింది చాలా మంది ఆవుపేడ పట్టుకోవడానికి చిరాకు పడతారు మాకు ఇది అలవాటు నేను వారానికి ఒకసారైనా ఆవుపేడతో మా ఇల్లుని అలకడం ఇంకా ఆవు పేడతో కల్లాపు వేయడం ఇలాంటివి చేస్తు ఉంటాను ఇంకా కొన్ని ఆవుపేడ వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి నేలని అది శుభ్రం చేస్తుంది దీని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి ఆవుపేడ అలముతే నిర్ధిష్ణ వాసన వస్తుంది అది దాని వల్ల సూక్ష్మ జీవులు మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇలా మా ఇంటిని నేను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతాను ఆవుపేడ అలుముతు ఇంకా చీపురుతో తుడుస్తు ఉంటాను అలా దీనివల్ల ఆరోగ్యకరంగా మేము ఉంటాము మేము ఇప్పుడు వరకు అసలు పెద్ద పెద్ద రోగాలకు గురి కాకుండా ఉన్నాము